నేను శుభకార్యం ఏదైనా చెయ్యాలి అనుకున్నపుడు ముందుగా దేవుడిని అడుగుతాను నేను పలానా పనిచేయాలని అనుకుంటున్నాను మీరే నాకు సహాయం చేయండి మొదటి నుండి అది స్టార్ట్ చేసిన కాడ నుండి అది అయిపోయే వరకు మీరే మాకు తోడుగా ఉండ ఉండమని దేవుణ్ణి అడుగుతాను దేవుణ్ణి ప్రార్థించి దేవుణ్ణి అడిగిన తర్వాత అది ఎలా చేయాలి ఏంటి అనే విషయాన్ని పెద్దలని అడుగుతాను పెద్దలు వాళ్ళు చెప్పే విధానం బట్టి తెలుసుకోని దాన్ని నేను చక్కగా వాళ్ళు చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే పెద్దలు ఏం చెప్తారో మొదట ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అనేది పెద్దలు ఏం చెప్తారు అది తెలుసుకోని క్రమంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను ఆ శుభకార్యాన్ని చేయటానికి ప్రయత్నిస్తాను ఆలోపు కొన్ని కార్యక్రమాలు చాలా కార్యక్రమాలలో శుభకార్యాలు చేశాను అవన్ని నేను అలా చెయ్యడం చేయడం వల్ల దేవుడు సహకారం నాకు పొందడం వల్ల అలాగే పెద్దలు చెప్పింది చేయడం వల్ల నేను ఆ శుభకార్యాలను చక్కగా చేయటానికి సహాయం కలిగాయి అన్నన్ని ఫస్ట్ ఫస్ట్ ఏది చేసిన నేను ముందు ఏ పని చేసినా ముందు దేవునికి అడుగుతాను దేవుడి సహకారం తీసుకుంటాను శుభకార్యమైనా సరే ఏ కార్యక్రమమైనా సరే నేను ముందు దేవుడు అడుగుతాను దేవుడు దేవుడిని అడిగిన తర్వాత దేవుని సహకారం తర్వాత పెద్దవారి సహకారంతో నేను ఆ కార్యక్రమాలన్నీ చేస్తాను ప్రారంభిస్తాను ఆ కార్యక్రమాలన్ని చేసి నేను సక్సెస్ఫుల్గా వాటిని ముగిస్తాను దేవుని సహకారం నాకు తోడుగా ఉంటుంది పెద్దవాళ్ళ సహకారం నాకు తోడుగా ఉంటుంది కాబట్టి ఆ శుభకార్యాలన్ని సక్సెస్ఫుల్గా నేను చేయడానికి సహాయపడ్డాయి